తొంభై తొమ్మిది లక్షల తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఎనభై ఎనిమిది లక్షల ఎనభై ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది డెబ్భై ఏడు లక్షల డెబ్భై ఏడు వేల ఏడు వందల డెబ్భై ఏడు అరవై ఆరు లక్షల అరవై ఆరు వేల ఆరు వందల అరవై ఆరు యాభై ఐదు లక్షలా యాభై ఐదు వేలా ఐదు వందల యాభై ఐదు